స్కూళ్ళలో ఒక్కొక్క తరగతిని బట్టి ఒక్కొక్క సబ్జెక్ట్సు భోదిస్తు ఉంటారు అదే పదవ తరగతి అయితే తెలుగు ఇంగ్లీష్ హిందీ అలాగే గణితం సామాన్యశాస్త్రం సాంఘికశాస్త్రం వంటివి భోదిస్తు ఉంటారు టీచర్లు చాలా బాగా చెప్తు ఉంటారు తద్వారా బాగా చదువుకోవటానికి ఎంతగానో తొ తోడ్పడుతుంది ఆ సబ్జెట్ల ద్వారా ఎంతో నాలెడ్జ్ గైన్ చేయవచ్చు ఆ సబ్జెట్లు చదువుతున్న కొలది చదవాలి అనిపిస్తుంది ఎందుకంటే వాటిలో వున్న నాలెడ్జ్ ఎప్పుడు అయితే గైన్ చేస్తామో ఆ నాలెడ్జ్ను గైన్ చేస్తున్నపుడు ఎంతగానో ఆనందిస్తాం లేకపోతే ఉన్న నాలెడ్జ్ను గైన్ చేయటం వల్ల మంచి నాలెడ్జ్ పొందుకొని ఫ్యూచర్కి తోడ్పడడం లేదా ఫ్యూచర్లో మేము మంచి స్థాయిలో ఉండటానికి ఆ నాలెడ్జ్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు